బాబు రామూ గారేనా అదేనండి మొన్న క్యాబ్ బుక్ చేసుకున్నాను కదా మా అమ్మాయి బుక్ చేసింది నన్నైతే చాలా బాగా తీసుకెళ్ళారు ఆ రోజు నైటు నేను కొత్తగా వచ్చాననమాట గుంటూరులో మా అమ్మాయి ఇంటికి వెళ్దామని కానీ అప్పుడు ఏంటో దార్లది తెలియట్లేదు ఫోన్లో ఏమో చూసుకోవడానికి నాకు తెలీదు అది ఎలా చూసుకోవాలో ఏంటో మా అమ్మాయి చెప్పింది ఒకసారి మ్యాప్ అవి చూసుకోమని నాకైతే రాదది కానీ మీరు మాత్రం నన్ను చాలా సేఫ్గా తీసుకెళ్ళి మా అమ్మాయి ఇంటి దగ్గర వదిలారు నిజంగా ఆ రోజైతే బాగా చీకటి పడిపోయింది పైగా వర్షం వచ్చేలాగుంది అస్సలు నాకేమో దారులు తెలియలేదు అనేసి నేను చాలా భయపడ్డాను కానీ నేను సరిగా చెప్పలేకపోయిన మీరే మ్యాప్ అది చూసి నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళారు మళ్ళీ కంగారు పడొద్దమ్మా అనిచెప్పి నాకు వాటరది కొనిచ్చి నన్ను చాలా బాగా చూసుకున్నారు నేను మా హస్బెండ్తో కూడా చెప్పాను ఇలా బా చూసుకున్నారని అయితే థ్యాంక్ యూ కూడా చెప్పలేదు నువ్వు అని చెప్పి అంటేనే మీకు ఫోన్ చేసాను బాబు నిజంగా చాలా బాగా నన్ను తీసుకెళ్ళారు నాకు ఏ టెన్షను లేకుండా మీరొక మంచి ఒక కొడుగ్గా నన్ను తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్స్ బాబు అదే బాబు నీకు థ్యాంక్ యూ చెప్తామని ఫోన్ చేశాను అలాగే బాబు థ్యాంక్ యూ